కొన్ని సంవత్సరాల క్రితం పాత మొబైల్ మరియు ప్రస్తుత స్మార్ట్ ఫోన్ల మధ్య అనేక తేడాలు ఉన్నాయి పాత మొబైల్లు చాలా సాధారణమైనవి అవి ఫోన్ కాల్ చేయడానికి మరియు ఎస్ఎంఎస్ పంపడానికి ప్రధానంగా ఉపయోగించబడుతున్నాయి అవి చాలా చిన్న స్క్రీన్లు మరియు తక్కువ ఫీచర్లు కలిగి ఉన్నాయి స్మార్ట్ ఫోన్లు మరోవైపు చాలా శక్తివంతమైనవి మరియు బహుముఖమైనవి అవి ఫోన్ కాల్ చేయడానికి ఎస్ఎంఎస్ పంపడానికి ఇంటర్నెట్ ను యాక్సెస్ చేయడానికి అనువర్తనాలను ఉపయోగించడానికి మరియు మరిన్నింటిని కోసం ఉపయోగించబడుతున్నాయి అవి పెద్ద స్క్రీన్లు మరియు మరింత శక్తివంతమైన ప్రాసెసర్లు మరియు మరింత మెమొరీను కలిగి ఉన్నాయి నెట్వర్క్ కనెక్షన్ పరంగా మునుపటి కంటే ఇప్పుడు చాలా మెరుగ్గా ఉంది ఇటీవల సంవత్సరాలలో ఫోర్ జీ మరియు ఫైవ్ జీ వంటి కొత్త నెట్వర్క్ టెక్నాలజీ లో అభివృద్ధి చేయబడ్డాయి ఇది మరింత వేగవంతమైన మరియు మరింత విశ్వసనీయమైన నెట్వర్క్ కనెక్షన్ ను అందిస్తాయి నేను ఫోర్ జీ సిమ్ కార్డు ను ఉపయోగిస్తున్నాను నేను ప్రతినెల నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు చెల్లించి వన్ పాయింట్ ఫైవ్ జీబీ డేటా అన్లిమిటెడ్ కాల్స్ మరియు ఎస్ఎంఎస్ పొందుతున్నాను నేను భారతదేశంలో ఉన్నాను మరియు నేను ఎయిర్టెల్ నెట్వర్క్ ను ఉపయోగిస్తున్నాను ఎయిర్టెల్ భారత దేశంలో అతిపెద్ద మొబైల్ నెట్వర్క్ ప్రొవైడర్ మరియు దాని నెట్వర్క్ దేశవ్యాప్తంగా బాగా కవర్ చేయబడింది